ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఒక అందమైన రాష్ట్రం ఇది వివిధ రకాల సాహస క్రీడలకు అనుకూలమైనది రాష్ట్రంలోని అన్నీ జనాదరణ పొందిన సాహస క్రీడలు మరియు వినోద కార్యకలాపాలు చాలా ఉన్నాయి దీనిలో భాగంగా రివర్ రాఫ్టింగ్ ఆంధ్రప్రదేశ్లోని అనేక నదులు రాఫ్టింగ్ కోసం ప్రసిద్ధి చెందాయి వీటిలో కృష్ణానది గోదావరి నది మరియు శబరి నది ఉన్నాయి ఈ నదులు శక్తివంతమైన ప్రవాహాలను కలిగి ఉంటాయి ఇవి రాఫ్టింగ్ను ఉత్తేజకరమైన మరియు సవాళ్ళతో కూడుకున్న అనుభవంగా చెప్పవచ్చు అలాగే ట్రెక్కింగ్ ఆంధ్రప్రదేశ్లో అనేక అందమైన పర్వత శ్రేణులు మరియు అడవులు కూడా ఉన్నాయి ఇవి ట్రెక్కింగ్ కోసం గొప్ప ప్రదేశాలు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానాలు పాపికొండలు జాతీయ ఉద్యానవనం అల్లూరి సీతారామరాజు జాతీయ ఉద్యానవనం మరియు కోటగిరి కొండలు అలాగే కాంపింగ్ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రదేశాలు కాంపింగ్ కోసం గొప్ప ప్రదేశాలు రాష్ట్రంలోని కొన్ని ప్రసిద్ధ కాంపింగ్లు గమ్యస్థానాలు పాపికొండ జాతీయ ఉద్యానవనం అల్లూరి సీతారామరాజు జాతీయ ఉద్యానవనం మరియు గోదావరి నది ఒడ్డున ఉన్న చాలా ప్రదేశాలు అలాగే మరి ముఖ్యంగా నేటిక్ క్రీడలు కూడా నేటిక్ క్రీడలు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ క్రీడ ఈ క్రీడలో ఆటగాళ్ళు ఒక కొండ నుండి మరొక కొండకు ఒక తాడును విసిరేస్తారు ఆపై ఆ తాడును ఉపయోగించి ఒక కొండ నుండి మరొక కొండకు దూకేస్తారు నేటిక్ క్రీడలు చాలా ఉత్తేజకరమైన మరియు సవాళ్ళతో కూడుకున్న అనుభవం ఆంధ్రప్రదేశ్లోని ఇతర జనాధారణ పొందిన సాహస క్రీడలు కూడా ఉన్నాయి దానిలో హైకింగ్ బోటింగ్ సైక్లింగ్ స్కోబా డ్రైవింగ్ పారాగ్లైడింగ్ పోలో ఫుట్బాల్ కబడీ ఆంధ్రప్రదేశ్ను సందర్శించేటప్పుడు మీరు మీ ఆ ఆస్తులకు అనుగుణంగా మీకు సరైన సాహస క్రీడ లేదా వినోద కార్యకలాపాన్ని ఎంచుకోవచ్చు